మా తోటలో పెరిగే పువ్వులు కొన్ని దేవుడికి పెడతాను మరికొన్ని అయితే నేను నా తలలో పెట్టుకుంటాను కొందరు మా ఇంటికి వచ్చి దేవుడు కోసం పట్టుకుని వెళ్తారు పువ్వులు అలాగే చాలామందికి పంచి పెడతాను నేను మరియు ఇంకా పువ్వులు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అయితే మార్కెట్లోకి వెళ్ళి తీసుకు వెళ్ళి అమ్ముతాము మేము ఇంకా మా తోటలో పళ్ళ విషయంకు వస్తే మా తోటలో చాలా పళ్ళు వస్తాయి మామిడి పళ్ళు జామకాయ ఇంకా నేరేడు పళ్ళు సపోటా పళ్ళు మామిడి పళ్ళు ఇంకా ఇలా చాలా రకమైన పళ్ళు ఉంటాయి ఇవి మేము కొన్ని మా ఇంట్లో ఉంచుకుంటాం అదే తినడానికి ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఇరుగు ఇంటి పక్కన ఉన్నవాళ్ళకు కూడా పంచి పెడతాం ఇంకా మార్కెట్లోకి వెళ్ళి అమ్మేస్తాం ఇంకా పండుగలు వచ్చాయి అనుకో పండుగలకి ఇంటికి వచ్చిన చుట్టాలకు తాంబూలం కిందన అరటి పళ్ళు ఇస్తాము ఇలా దేవుడికి కూడా పట్టుకొని వెళ్తాం ఎక్కడైనా దేవుడివి భోజనాలు కానీ లేదు ఏమైన్నా కార్యక్రమాలు అయినాయి అనుకో వాళ్ళకి పళ్ళను పట్టుకుని వెళ్తాము ఏదైనా బర్త్డే విష్ లేదా ఏదైనా మా పెళ్ళి రోజులు ఏమైన్నా అయినాయి అనుకో అనాథాశ్రములకు పళ్ళను పట్టుకొని వెళ్ళి మేము పంచి పెడతాము ఇంకా పువ్వులు అయితే చాలా మంచిది కదా సౌభాగ్యానికి మంచిది అని ఆడవాళ్ళ అందరికి పంచి పెడతాము ఈ విధంగా మా తోటలో ఉన్న పళ్ళను పూలను మేము ఈ విధంగా చేస్తాం